నేను చిన్నప్పటి నుంచి చదువుకునే సమయం నుండి కూడా స్టాంపులు నాణేలు రాళ్లు వంటి సేకరణ ఎక్కువగా చేసేవాడిని ఎక్కువగా రిజిస్టర్ స్టాంపులు రాజీవ్ గాంధీ పరిపాలనలో ఇందిరాగాంధీ పరిపాలనలో ఉన్నటువంటి స్టాంపులు పందొమ్మిది వందల డెబ్బైలో స్టాంప్లను ఎక్కువగా సేకరించే వాడిని ఎందుకంటే ఇవి ముందు తరాలకు దొరకవు ఇవి చెప్పుకోవటానికి చూపించుకోవటానికి మనకు గుర్తుగా ఉంటాయని నేను ఎక్కువగా సేకరించే వాడిని ఇదేవిధంగా ఇవి మా సిక్స్త్ క్లాస్లో వీటి గురించి పాటి పుస్తకాల్లో కూడా రాసి ఉంది వీటిని బొమ్మల రూపంలో చూపించేవారు అందుకే నేను బాగా ఇన్స్పైర్ అయ్యి వీటిని నేను సేకరించి ప్రతి దానికి గురించి కూడా ఒక బుక్ మీద రాసుకుంటున్నాను దీని ద్వారా నా ముందు తరాలకు కానీ మనం భావితరాలకు వీటిని మనం అందించి వీటి గొప్పతనాన్ని మన భారతదేశ గొప్పతనాన్ని తెలియచేయడానికి అవకాశంగా ఉంటుందని నేను వీటిని సేకరించే వాడిని సేకరించి తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది ఇవి ఇప్పుడు దొరకడం లేదు అందుకే పాతవి అన్నీ కూడా చాలా విలువైనవి అని అవి దాచుకోవాలి కానీ వదులుకోకూడదని నాకు చాలా బాగా అర్థమైంది